హలో విజయ్ మోత గారా నేను బ్యాంకు మేనేజర్ని మాట్లాడుతున్నాను ఏం లేదు సార్ ఇప్పుడు మీకు అకౌంట్ యాక్టివ్లోనే ఉందా ఏం ప్రాబ్లం లేదు కానీ జనరల్గా మీకు కొంచెం క్లియర్ ఆడియో ఉన్న దగ్గర ఉండగలుగుతారా థ్యాంక్ యూ సార్ అదేం లేదు సార్ ప్రాబ్లం ఏం లేదు కానీ మీకు ఇప్పుడు ఏటీఎం ఉందా లేదు లేదు మీకు జస్ట్ ఏమైనా మన బ్యాంక్ ఫెసిలిటీస్ గురించి అవేర్నెస్ కోసం కాల్ చేసాము మనకు ఆన్లైన్ బ్యాంకింగ్ అవైలబిలిటీ ఉంది మనకు త్రీ లాక్స్ వరకు ఆన్లైన్లో నెట్ బ్యాంకింగ్ మీరు వెబ్సైట్లోకి వెళ్ళి మన బ్యాంక్ నేమ్ కొట్టి తరువాత డాట్ ఇన్ కొట్టాలి సార్ డాట్ ఆన్లైన్ కొడితే అక్కడ లేదు అండి అవి మనకు ఏదైనా బల్క్గా ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కూడా మీరు బ్యాంక్కి రావాల్సిన అవసరం లేదు అండి అవును అండి అదే లింక్ ఉండాలి అండ్ మీకు ఆధార్ ఆథంటికేషన్ కూడా అడుగుతుంది అది అది కూడా మ్యాండేటరీ అండి అది అందుకే కాల్ చేసాము అండ్ ఇంకా మీకు యూపీఐ వాడుతున్నారా సార్ అంటే యూపీఐ కోసం కూడా మీకు ఇప్పుడు క్రొత్తగా స్కీమ్స్ వచ్చినాయి బ్యాంకు నుండి మనకు వన్ లాక్ వరకు తీసుకోవచ్చు ట్రాన్స్ఫర్ డైరెక్ట్గా చేసుకోవచ్చు అండి మీరు ఒకసారి బ్యాంకుకి వచ్చి నన్ను మమ్మల్ని కలవండి మీకు కావాల్సిన డాక్యుమెంట్ ఫైల్స్ డాక్యుమెంట్స్ అది చెప్తాము

అన్నీ డాక్యుమెంట్స్ తీసుకొని రండి దాని తరువాత నేను చూస్తాను డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫై చేసుకున్న తరువాత మనం స్కీమ్ గురించి మాట్లాడదాము అది కంపల్సరీ సార్ ఓకే సరే మీకు ఆ ఫెసిలిటీస్ తెలిస్తే చాలు అండి ఓకే కదా ఓకే థ్యాంక్ యూ అండి